అన్ని కాలాల్లో నాకు అత్యంత ఇష్టమైన ఆటల్లో ఒకటి ఏంటంటే చదరంగం చదరంగం ఒక తత్వవేత్తల ఆటగా పరిగణించబడుతుంది మరియు ఇది మెదడుకు గొప్ప వ్యాయామం అని చెబుతారు ఇది ఒక ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన ఆటగా కూడా పరిగణించబడింది ఇది అన్ని వయసుల ప్రజల్ని ఆకర్షిస్తుంది మరొక ఇష్టమైన ఆట ఏంటంటే బోర్డ్ గేమ్స్ బోర్డ్ గేమ్స్ చాలా రకాలు ఉన్నాయి కానీ అవి తరచుగా కుటుంబాలు మరియు స్నేహితులతో ఆడటానికి ఉపయోగించబడతాయి బోర్డ్ గేమ్స్ వినోదంగా మరియు ఆసక్తికరంగా ఉంటాయి మరి ఇవి కూడా మానసిక మరియు సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి అలాగే మరొక ప్రజాదరణ పొందిన ఆట ఏంటంటే వీడియో గేమ్స్ వీడియో గేమ్స్ చాలా రకాలు ఉన్నాయి కానీ అవి తరచుగా ఒక కథను అనుసరిస్తాయి మరియు ఆటగాళ్లు అడ్డంకులను అధిగమించడానికి మరియు లక్ష్యాలను సాధించడానికి అనుమతిస్తాయి వీడియో గేమ్స్ వినోదంగా మరియు ఆసక్తికరంగా ఉంటాయి మరియు అవి కూడా మానసిక మరియు మోటార్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి అలాగే నాకు అన్ని కాలాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆట ఏది అనేది వ్యక్తిగత అభిప్రాయం అయితే చదరంగం బోర్డ్ గేమ్స్ మరియు వీడియో గేమ్స్ వంటి ఆటలు ఎప్పటికీ నాకు ఇష్టంగానే ఉంటాయి అవి వినోదంగా ఆసక్తికరంగా మరియు మానసిక మరియు సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో కూడా సహాయపడతాయి